పంటలపై వాతావరణం తెగుళ్లు మరియు ఇతర కారకాలు మార్పులు చాలానే ఉన్నాయి ఎందుకంటే వరి పంట వేసిన ప్రతీసారి మన ఊర్లలల్లో వరదలు రావడం లేదంటే అతివృష్టి ఐ మీన్ ఎక్కువ రెయిన్ ఫాల్ జరగడం లేదా అసలు రెయిన్ ఫాల్ ఏ లేకుండా వాటర్ లేకపోవడం వల్ల పంటలు ఎండిపోవడం జరుగుతాయి పంటలు ఎండిపోకుండా వర్షాలు ఉండి అతివృష్టి అనావృష్టి జరక్కుండా వర్షపాతాలు జరిగి అంతా కరెక్ట్ గా ఉంటుంది అన్న సమయానికి తెగుళ్లు ఆవరిస్తాయి తెగుళ్లు ఆవరించకుండా మనం ముందుగా మనం ముందుగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే ఆ తెగుళ్లను మనం నివారించగలుగుతాము ఆ తెగుళ్లు నివారించడానికి మనం చేసే ప్రక్రియ పురుగుల మందు చల్లడం లేదా మన ఇండ్లలోనే కంపోస్టులు తయారు చేసుకుని మనం వాటిపై చల్లి ఎంతో జాగ్రత్త పడతాము ఈ విధంగా మనము పంటలపై వాతావరణ మార్పులు కాకుండా తెగుళ్లు వచ్చే ఇటువంటి చిన్న చిన్న సమస్యల నుండి బయట పడగలుగుతాము